వీడియో గేమ్స్ అంటే వీడియో స్క్రీనింగ్లో ఆడే ఎలక్ట్రానిక్ గేమ్ ఈ గేమ్ను ఆడటానికి సాధారణంగా టెలివిజన్ కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ వంటి వీడియో తెర ఉన్నా ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగిస్తారు ఈ ఆటలలో చాలా రకాలు లేదా శైలిలు ఉన్నాయి రోల్ ప్లేయింగ్ గేమ్ షూటర్లు ఫస్ట్ ఫస్ట్ పర్సన్ షూటర్లు సైడ్ రోలర్లు లేదా డిజిటల్ డౌన్లోడ్లో ఫార్మాట్లుగా అనేవి కొన్ని వీడియోస్ గేమ్స్ ఆధారంగా డిజిటల్ డౌన్లోడ్స్ వస్తాయి అనేక ఆటలను ఆడటానికి గేమ్ క్యాండిట్లను ఉపయోగిస్తారు ఇంట్లో వీడియో గేమ్ ఆడటానికి ఉపయోగించే ప్రత్యేక పరికరాన్ని కంచు అంటారు వీడియో గేమ్స్ ఆడటానికి అనేక రకాల కంచులను హోమ్ కంప్యూటర్లు వినియోగించబడ్డాయి మొదటి వాటిలో అన్నీ ఆటి కొన్ని టారి సెగ మాస్టర్ సిస్టమ్లలో నిండెట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఎక్స్ బాక్స్ వన్ ప్లే స్టేషన్ ఇంటుడెడ్ స్విచ్ అనేవి కొత్త వీడియో గేమ్స్ కన్సోల్లో సో సోనీ చేత తయారీ చేయబడినవి ప్లే స్టేషన్ టు అనే రెండు కాలాలను అంత్యతిక మొదలైన వీడియో గేమ్స్ కన్సోల్ చేత తయారు చేయబడ చేయబడిన ప్లే స్టేషన్ రెండు ఇప్పటికి వరకు అత్యధికంగా అమ్ముడైన వీడియో గేమ్ కన్సోల్ ఆటలను ఆడటానికి ప్రజలను ప్రజలు కంప్యూటర్లను కూడా ఉపయోగించవచ్చు వీటిని కొన్నిసార్లు ఈజీ గేమ్స్ అని పిలుస్తారు కొత్త కంప్యూటర్ల కోసం తయారు చేసిన ఆటలతో పాటు కొత్త కంప్యూటర్లు చాలా పాత కన్సోల్ ఆటలను ఆడగలవు పాత ఆటలు సౌలభ్యంగారంగా అవి మొదట మొదటలో ఉన్నప్పటి కంటే ఎక్కువగా జనాలను పొందిన ప్రజలలో ఎక్కడైనా పోర్టబుల్ వీడియో గేమ్స్ ఉండవు మొబైల్ పరికరాల్లో ఐ వాయిస్ లేదా ఆపరేటింగ్ సిస్టం కూడా ఆటలను డౌన్లోడ్ చేయగలవు వాటిని పోర్టబుల్ గేమ్ మిషన్లా మారుస్తారు మొబైల్ ఫోన్లో చాలా ఆటలు ఉన్నాయి వీడియో గేమ్ యొక్క పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్ స్పోర్ట్స్ అంటారు వీడియో గేమ్ పరిశ్రమ యొక్క వాణిజ్య ప్రాముఖ్యత పెరుగుతుంది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా మార్కెట్లలో స్మార్ట్ ఫోన్లలో మొబైల్ గేమ్స్ వాడకం వీడియో గేమ్ పరిశ్రమ అభివృద్ధి కారణం అవుతున్నాయి వీడియో గేమ్స్ ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సృష్టిస్తున్నాయి చివరిలో ప్రారంభంలో బ్రిటన్లో అనేక వీడియో గేమ్లు డెవలపర్లు ఉన్నాయి ఎక్కువ జనాభాలు పొందిన ఆసియాలో ప్రజలు ఎక్కడైనా పోర్టబుల్ వీడియో గేమ్స్ ఆడుతుండవచ్చు ఇప్పటికైనా ప్రతి ఒక్కరు అత్యంత వీడియో గేమ్ కన్సో ఆటలు ఆడటానికి ప్రజలు కంప్యూటర్లను ఉపయోగించవచ్చు నేను ఆడిన వీడియో గేమ్స్ అంటే కార్ రేసింగ్

కార్ రేసింగ్ వీడియో గేమ్ ఆడేటప్పుడు ఎంతో ఉల్లాసంగా ఉత్సహంగా గడిపాము మా స్నేహితులము మేము కలిసి కంప్యూటర్లో వీడియో గేమ్ను ఆడాము కార్ రేసింగ్ వంటి బైక్ రేసింగ్ వంటి వీడియో గేమ్లను మేము డౌన్లోడ్ చేసుకొని ఆడేవాళ్లము మాకు ప్రతి ఆది సండే రోజు ప్రతి రోజు మేము వీడియో గేమ్స్ ఆడేవాళ్లము కార్ రేసింగ్ వంటి బైక్ రేసింగ్ వంటి ఎన్నో గేమ్లను మేము ఆడేవాళ్లము ఆటలను ఆడటానికి ప్రజలు కంప్యూటర్లను కూడా ఉపయోగయించవచ్చు వీటిని కొన్నిసార్లు పీసి పీసి గేమ్స్ అని పిలుస్తారు కొత్త కంప్యూటర్ను కోసం తయారు చేసిన ఆటలతో పాత కంప్యూటర్ చాలా పాత కన్సోల్ ఆటలు ఆడగలరు పాత ఆటలు డౌన్లోడ్స్ సౌలభ్యంగా కారణంగా అవి మొదట ఉన్నపుడుకంటే ఎక్కువ జనాదరణ పొందిన ప్రజలలో ఎక్కువయినా ఎప్పుడైనా వీడియో గేమ్స్ ఆడడానికి అనేక రకాల కన్సోల్ హోమ్స్ కంప్యూటర్లు మొదటి వాటిలో కొన్ని అటారీ ఇష్టంగా షూటర్ల సైడ్ రోలర్లో అవి వీడియో గేమ్స్ సాధారణంగా అని పిలుస్తాం ఈ ఆటలో చాలా రకాల శైలులు ఉంటాయి